నృత్యం చేయడం ప్రజలకి చాలా అవసరం దీనివల్ల ప్రజలు చాలా ఆరోగ్యంగా కూడా ఉంటారు నృత్యం అనేది ఒక వ్యాయామం వంటిది మనం దీనివల్ల వ్యాయామం చేయడం కూడా అవసరం లేదు నృత్యం చేయడం వల్ల మన శరీరంలోని కొవ్వు కరుగుతుంది మనం అటు ఇటు కదులుతాం నృత్యం చేసినప్పుడు మనం అటూ ఇటూ జరగడం తిరగడం ఎగరడం లాంటిది జరుగుతుంది దీనితో మన శరీరంలోని కొవ్వు భాగం కరుగుతుంది దీనితో మనం ఆరోగ్యంగా కూడా ఉంటాం నృత్యం చేసేటప్పుడు చాలా మంది జనం ఆనందిస్తారు ఎప్పుడైతే మనం చాలా బాగా నృత్యం చేస్తామో అప్పుడు జనం ఆనందిస్తారు ఒకవేళ మనం నృత్యం చేయరాకుండా అటు ఇటు ఇలా అలా చేయడం వల్ల వారు కూడా ఆనందించరు చాలావరకు మనం ఎలా చేసినాగానీ జనాలు ఆనందిస్తారు నృత్యం అనేది ఒక కళ దీనివల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉంటాయి ఇంకా చెప్పాలంటే నృత్యం చేయడం వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి నృత్యం చేసేవారికి ఒక మంచి మర్యాద విలువ ఉంటుంది ఇంకా ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నృత్యం చేస్తే అందరి ఆకర్షణ మనపై ఉంటుంది అంటే చేసే వాడిపై ఉంటుంది నృత్యం అనేది మనకు మొదటిగానే పుట్టడంతో రాదు మనం నేర్చుకోవాలి దీన్ని నేర్చుకోవాలంటే చాలా కష్టపడాలి చాలా కలలు కనాలి నృత్యం అనేది ఒక మామూలు ముచ్చట కాదు నృత్యం అనేది చాలా చాలా గొప్ప కళ ఇది నేర్చుకోవాలంటే మనం క్లాసులల్లోకి వెళ్ళాలి నేర్పించేవారు ఉంటారు వారి దగ్గరికి పోయి శిక్షణ తీసుకోవాలి నృత్యం అనేది ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా అవసరం మనం ఎక్కడైనా ఆనందంగా ఉన్నప్పుడు నృత్యం చేస్తాం నెమలి కూడా నృత్యం చేస్తుంది అందుకే నృత్యం అనేది మనం చాలా ఆనందంగా ఉన్నప్పుడు చేస్తాం ముఖ్యంగా పెళ్ళిలో కూడా నృత్యం చేస్తాం